హలో చెప్పండి ఎవరు చెప్పండి సిద్ధార్థ ఓకే ఓకే చెప్పండి అదేంటి అండి ఇప్పుడు వన్ వీక్ అంటే కుదరదు కదండి ఏదో టూ డేస్ త్రీ డేస్ అంటే తీసుకోండి మరి వన్ వీక్ అంటే ఇవ్వలేం అండి మేము ఎందుకంటే పిల్లవాడి స్టడీ దెబ్బ తింటుంది లేదండి త్రీ డేస్ కావాలంటే తీసుకోండి వన్ వీక్ అంటే కుదరదు మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లవాడికి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి కాదండి మీరు మీరు ముందు వెళ్ళేటప్పుడు కనీసము ప్రిన్సిపాల్నో లేకుంటే క్లాస్ టీచర్నో అడగాలి కదా మేము ఇట్లా ట్రిప్కి వెళ్తున్నాము టికెట్ రిజర్వేషన్ చేసుకుంటాము అని అడగాలి కదా మీరు అడగకుండా మీరు చేసుకుని మాకు వన్ వీక్ అని అంటే మళ్ళీ పిల్లవాడి స్టడీ దెబ్బతిన్న తరువాత మళ్ళీ మీరే కదా మమ్మల్ని వచ్చి అడుగుతారు మా పిల్లవాడు ఎందుకు మార్క్స్ రాలేదు చదువు సరిగా వస్తలేదు ఎందుకు వస్తలేదు అని అడుగుతారు కదండి మరి అది మాకు వస్తుంది దెబ్బ మీరు మమ్మల్ని అడగకుండా మీరు టికెట్లు రిజర్వేషన్ చేసుకోవడం అయితే మంచి పద్ధతి కాదండి

స సరే అండి ఒక సిక్స్ సిక్స్ డేస్ తీసుకోండి అంతకన్న ఎక్కువ అయితే వద్దు ఓకేనా సరే సరే అండి